మేడం నమస్తే అండి చెప్పండండి అవును మేడం చెన్నై రెసిడెంటే అండి ఓకే మేడం ఓకే మేడం

ఓకే మేడం ఓకే మేడం మంచిది మేడం మా ఆంధ్రప్రదేశ్లో చాలా ఉన్నాయి మేడం చూడ్డానికి అంటే చాలా మంది విదేశాల నుంచి కూడా వచ్చి మా ఆంధ్రప్రదేశ్ని విజిట్ చేస్తారు ఇక్కడ ఉన్న నేచరల్కి అంతగా అట్ట్రాక్ట్ అవుతారు మేడం వాళ్ళు సో మీకు మంచిగా అట్ట్రాక్టీవ్ ప్లేసెస్ అన్ని మేము మీకు చుపిస్తాము మీరు ఎలాగో టూ మంత్స్ ఉంటారన్నారు కాబట్టి మీకు మంచిగా ఆంధ్రప్రదేశ్ మొత్తం అంత చూడచ్చు మేడం మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా అలాగే మీకు ఎప్పుడు ఎక్కడెక్కడికి తీ తీసుకెళ్తున్నాం ఏంటి అని మొత్తం మీకు డీటెయిల్గా మీకు చెప్తాం మేడం అంటే మేము కాకినాడ ను ఫస్ట్ కాకినాడ మీరు కాకినాడ వచ్చేస్తారు కాబట్టి ఫస్ట్ మన ట్రిప్ అనేది కాకినాడ నుంచి స్టార్ట్ చేయచ్చు మేడం కాకినాడలో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి సో మనకి ఇట్ల మనకు దగ్గర్లో మడ ఫారెస్ట్ అని ఉంది మేడం మనకి ఈడ కాకినాడ నుంచి ఒక టె టెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది ఫస్ట్ అక్కడ్నుంచి స్టార్ట్ చేస్కోవచ్చు మనం ఆ మడ ఫారెస్ట్ చాలా బాగుంటుంది మేడం అంటే చాలా మనకి ఎక్కడ వరదలు వచ్చిన ఏం వచ్చిన ఆ క్వారిన్ ఫారెస్ట్ అనేది చాలా ఉంటుంది సో చాలా మంది ఫ్యామిలీస్ అక్కడ మాములుగా స్పెండ్ చేయడానికి వస్తూ ఉంటారు మీకు కావాలంటే అక్కడ లంచ్ అక్కడే మీరు ఏర్పాటు చేసుకోవచ్చు బాగుంటుంది మేడం మంచి రిసార్ట్ ఉంటుంది అక్కడ అక్కడే బోటు ట్రిప్ గట్ర అన్ని ఉంటాయి సో మనం మార్నింగ్ అంత అక్కడ ఉండి నెక్స్ట్ మళ్ళీ ఆఫ్టర్నూన్ మనకు కావాలంటే టూ థర్టీ త్రీ థర్టీ ఆ టైంకి మనం ఎలా బీచ్ కాడ ఇలా రావచ్చు మేడం ఏమంటే మీరు అటు బీచ్ దగ్గర ఆడుకుంటూ మీరు కావాలంటే అక్కడ బీచ్ బీచ్ తర్వాత ఆడుకున్న తర్వాత ఫ్రెష్అప్ అవ్వడానికి పక్కనే రిసార్ట్లు గట్ర అన్ని ఉన్నాయి సో మీకు మంచిగా అక్కడే మీరు అక్కడే డిన్నర్ అక్కడే ఏదైనా స్నాక్స్ తినచ్చు నెక్స్ట్ అక్కడి నుంచి వెంటనే మళ్ళీ మన దగ్గర్లోనే ఎస్ఆర్ఎంటి ఉంది మేడం ఐనాక్స్ పిల్లలు పిల్లలు ఉన్న ఎవరు ఉన్న మీరు మంచిగా ఆడుకోవడానికి కూడా ఉంటుంది మేడం అక్కడ అలాగే సినిమా థియేటర్ ఉంటుంది అలాగే షా షాపింగ్ చేసుకోవాలంటే షాపింగ్ ఉంటుంది అలాగే పిల్లలు ఆడుకోవడానికి ప్లే జోన్ అలాగే అంటే ఫుడ్ కావాలంటే ఫుడ్ కేఎఫ్సి మొత్తం అన్ని ఉంటాయి మేడం అక్కడ అంత చూసుకోవచ్చు అక్కడ అలా ఒక ఒక రోజు అవుతుంది మేడం దాని తర్వాత మల రాజమండ్రి నుంచి అలా రాజమండ్రిలో రాజమండ్రిలో కొన్నిప్లేసెస్ ఉన్నాయి మేడం అంటే టెంపుల్స్ ఉన్నాయి ఇస్కాన్ టెంపుల్ అని నెక్స్ట్ మళ్ళీ వాటర్ యాక్టివిటీస్ ఉన్నాయి మేడం వాటర్ యాక్టివిటీస్ ఒకటి ఇయన్నీ చాలా ఉన్నాయి మేడం మనం చూడవలసినవి మీరు మంచిగా ఎంజాయ్ చేస్తారు సో మనం అలాగా అక్కడ్నుంచి అలా రంపచోడవరం అంబేద్కర్ రంపచోడవరం వాటర్ ఫాల్ అంటే చాలా ఇష్టం మేడం దాని తర్వాత నెక్స్ట్ టైం లంబసంగి మేడం ఎర్లీ మార్నింగ్ వెళితే చాలా బాగుంటుంది మనం డైరెక్ట్ క్లౌడ్సే డైరెక్ట్ చూసినట్టు ఉంటుంది సో ఆ వ్యూ మీరు కరెక్ట్ టైంకి చూపిస్తాం మేడం అది ఎర్లీ మార్నింగ్ వెళితే బాగుంటుంది అది ఓకే మేడం లంబసంగి అయిపోయినాక మనం మనం ట్రిప్ అలా స్టార్ట్ చేస్తాం మేడం మీకు మొత్తం మేము షెడ్యూల్ అనేది వేసిస్తాం మేడం మీరు టూ మంత్స్ ఉంటారు కాబట్టి ఆ టూ మంత్స్ షెడ్యూల్ మీకు మీకు రాసి పంపిస్తాం మేడం మేము ఓకే మేడం

ఓకే మేడం అదే టోటల్గా ఎంత అమౌంట్ అవుతుంది అలాగే టోటల్గా మీ రెసిడెన్సీ ఏంటి అదే మీరు ఎక్కడ స్టే చేస్తారు నే మొత్తం మీకు ఫైవ్ స్టార్ హోటలే మీకు ఇప్పి ఇప్పిస్తాం మేడం మీకు అంటే ఫుల్లీ ఏసీ ఉన్న హాస్టలే మీకు ఒకవేళ తిరగడానికి కూడా మా రెసిడెన్సీ నుంచి మీకు కార్ కూడా ప్రొవైడ్ చేస్తాము మీ మీకు కార్ కూడా అందుబాటులో ఉంటుంది మేడం సో మొత్తం మీ డీటెయిల్స్ అన్ని నేను కార్ డీటెయిల్స్ అలాగే మీకు ఏ హోటల్స్లో మీరు ఉంటారో స్టే చేస్తారో అంటే మా మా రెసిడెన్సీ ఆల్ ఓవర్ ఇండియాలో ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో ఉంది మేడం మీకు ఎక్కడికి వెళ్ళిన మా రెసిడెన్సీలో మీరు స్టే చేసుకోవచ్చు ఓకే మేడం ఓకే అండి మీకు డీటెయిల్స్ అన్నీ రాసి పెడతాం మేడం మీరు ఓకే అయితే మళ్ళీ మాకు ఇన్ఫార్మ్ చేయండి మీకు వెంటనే మీకు స్టార్ట్ చేస్తాం మేడం థ్యాంక్ యు మేడం